నేను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాను వన్ మంత్ వన్ మంత్ ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాను విశాఖపట్నంకి వెళ్ళడానికి ఇంటికాడ నుంచి సికింద్రాబాద్కి ఆటోలో వెళ్ళాను ఆటో దిగి స్టేషన్ లోపలికి నడుచుకుంటు వెళ్ళాను వెళ్ళి లోపల ట్రైన్ కోసం వెయిట్ ఆగి వెయిట్ చేశాను వెయిట్ చేశాక ఒక గంట అయినాక ట్రైన్ వచ్చింది వచ్చాక లోపలికి వెళ్ళను

వేరే వేరే ఊళ్ళకు మళ్ళా చూసి అంతా చుట్టుపక్కల చూసుకుంటు ట్రైను సీట్ కూర్చున్నాను సీట్ పక్కన కూర్చున్నప్పుడు కొత్త ఒక అంకుల్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అబ్బాయి అని నన్ను అడిగారు అడిగాక నేను ఇట్లా ఒక్కన్ని ఒక్కన్ని వైజాగ్కి వెళ్తున్న అంకుల్ సోలో ట్రిప్గా అని చెప్పాను ఆ అంకుల్ చెప్పారు జాగ్రత్తగా వెళ్ళు ఎందుకంటే ఒక్కడివి వెళ్తున్నావు కదా ఎందుకంటే ఒక్కరు వెళ్ళినప్పుడు అన్నీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి

కానీ చాయ్ నాకు అంత నచ్చలేదు ఎందుకో మరి టేస్థు లేదు చాయ్ చాయ్లో ఏముంది పాలు కంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అది తాగలేక కొంచెం తాగేసి పడేశాను పడేసి తర్వాత దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు ఆయన దగ్గర సమోసాలు తీసుకున్నాను మళ్ళా తినాలనిపించింది నాకు సమోసాలు తీసుకొని తిని వాడు కొన్ని వాటర్ తాగాను దాని తర్వాత విజయవాడ వచ్చింది అక్కడ ట్రైన్లో నాకు ఒక అంకుల్ పరిచయం అయ్యారు కదా అంకుల్ దిగు నేను ఇక్కడ దిగుతున్నాను అబ్బాయి అన్నాడు సరే అంకుల్ అని బయట విజయవాడ స్టేషన్లో దిగి బయటకు వచ్చి ఆ అంకుల్కి బాయ్ చెప్పి అంకుల్ వెళ్ళిపోయారు నాకు తర్వాత లోపలికి వచ్చాను కూర్చున్నాను ట్రైన్ ఒక పదిహేను నిమిషాలలో స్టార్ట్ అయింది అయినాక లోపల స్టార్ట్ అయ్యింది అయినాక లోపల కూర్చున్నాను ట్రైన్లో కూర్చున్నాను కుర్చునాక తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది అట్లా స్టార్ట్ అయినాక తర్వాత

పండుకున్నాను తర్వాత స్టే ఇన్ మెయిన్ స్టోరీ అయినాక వైజాగ్ వచ్చింది పొద్దున అయినాక వైజాగ్ వచ్చింది వైజాగ్లో దిగాను దిగి వైజాగ్ నుంచి అరకుకు వెళ్ళడానికి ఇంకొక ట్రైన్ ఎక్కాలి అంట అది ఆ ట్రైన్ కోసం వెయిట్ చేశాను తర్వాత అరకు అరకు ట్రైన్ వచ్చింది అరకు ట్రైన్ ఎక్కాను ఎక్కంగానే పక్కన అంతా చుట్టుపక్కల ఎంత మంచిగా ఉందంటే కొండలు ఉన్నాయి మంచిగా క్లైమేట్ ఉన్నది అంతా మంచిగా నచ్చింది నాకు అట్లట్ల వాటర్ ఫాల్స్ కనిపించినాయి ఇంకా బర్డ్స్ అంతా ఎంత మంచిగా అనిపించింది గీ గ్రీనరీ అంతా మస్తు అనిపించింది నాకు దాని తర్వాత లోపలికి వెళ్ళి వైజాగ్ అట్లనే వెళ్ళిపోయి అరకుకు వెళ్ళాను అరకు తర్వాత అరకు స్టేషన్ వచ్చింది స్టేషన్ నుంచి బయటికి రావడానికి వచ్చాను ఆటో ఎక్కాను ఆటో నుంచి వంజంగి వంజంగి మౌంటెన్స్ వ్యూ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అంటే ఎట్లా అని ఆటో అతనిని అడిగాను వెళ్ళి అక్కడికి ఎక్కాక వంజంగి వాటర్ ఫాల్స్ దగ్గర మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ క్యాంప్ క్యాంప్ఫైర్ ఒకటి టెంట్ ఉంటుంది అది తీసుకున్నాను ఒక రోజుకి వాళ్ళ ఫుడ్ ఇంక్లూడ్ ఫుడ్ క్యాంప్ఫైర్ అవన్నీ ఉంటాయి అన్నారు నైట్ అక్కడ స్టే చేయాలి అంట స్టే చేసినాక స్టే చేసి అదంతా అయిపోయినాక నైట్ ఈవెనింగ్ స్నాక్స్ అవన్నీ ఇస్తారంటే అక్కడ పోయి వాళ్ళతో కస్టమర్ వాళ్ళతో మాట్లాడి ఇట్లాగా

చేసాక పొద్దున అయింది అక్కడి నుంచి మార్నింగ్ అయిపోయింది ఫ్రెష్అప్ అయ్యాము మన వంజంగి మార్నింగ్ వ్యూ దగ్గరికి వెళ్ళాలి అన్నారు అక్కడినుంచి అందరం మీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము అక్కడ పరిచయం అయ్యారు కదా నా కొత్త ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళి అక్కడే జీప్ వచ్చింది జీప్ నుంచి వాళ్ళే తీసుకువెళ్తారు ట్రావెల్స్ వాళ్ళు అట్ట జీప్ ఎక్కి ఎక్కాక వాటర్ ఫాల్స్ వనజంగి మౌంటెన్ వ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ లొకేషన్ ఎంత మంచిగా ఉంది అంటే పక్కన చుట్టుపక్కల వ్యూ అంతా మౌంటెన్స్ కింద అది మంచు అంత అంత మంచు కనిపించింది అక్కడ వేడివేడి గరం గరం చాయ్ తాగి అంటే ఫోటో చాలా ఫొటోస్ వీడియోస్ అన్ని దిగినాము దిగి అంత చేసాము అంత అందరితో కలిసి మంచిగా ఎంజాయ్ చేశాను చేశాక అక్కడి నుంచి మళ్ళా టెంట్ హౌస్ దగ్గర అక్కడ ఫోటోలు దిగేసి అది అంతా అయిపోయినాక టెంట్ హౌస్ దగ్గరికి వచ్చాను వచ్చాక వాళ్ళమో అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుంటు అక్కడ నుంచి వంజంగి మ్యూజియం ఉంటుంది అక్కడికి వెళ్ళి అన్ని చూసి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీచూసి మౌంటైన్స్ గ్రీన్టెన్స్ అన్నీ చూసి మంచిగా ఎంజాయ్ చేసాము అక్కడి నుంచి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి అరుకుకు వచ్చాను ఆరుకు నుంచి అరకకు వచ్చి అరకు నుంచి మళ్ళా అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేశాను వెయిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ట్రా టికెట్ తీసుకొని అంతా తీసుకున్నాక

ఆ వెయిట్ చేసాక అంతా అయిపోయినాక ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కాను ట్రైన్లో కూడా ఇంకా మంచిగా చాయ్ అవి తాగి చాయ్ అంతగా నాకు నచ్చలేదు రిటర్న్ అయ్యాక మళ్ళా విజయవాడ వచ్చాను విజయవాడలో విజయవాడకు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి సికింద్రాబాద్ వచ్చి అది అయిపోయినాక మార్నింగ్ అయ్యింది సికింద్రాబాద్ రావడానికి సికింద్రాబాద్ వచ్చాను మంచిగా సికింద్రాబాద్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి మా ఇంటికి ఆటో ఎక్కాను ఆటో ఎక్కి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయింది ఆటో దిగి ఇంటికి వచ్చి బట్టలు ఆ బ్యాగ్స్ అవన్నీ అక్కద పెట్టి ముఖం చేతులు కడుక్కొని ఫ్రెష్ అయ్యి అట్లా అని మంచి ఎంజాయ్ చేసి ఫొటోస్ అన్నీమంచిగా దిగాను వైజాగ్లో ఈ ట్రిప్ అయితే నాకు చాలా నచ్చింది సోలోగా వెళ్ళాను కదా కానీ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాను నాకు మస్తు నచ్చింది అరుకు ట్రిప్పు దానికోసమే చాలా నచ్చింది వైజాగ్ ట్రిప్పు ఇంకోసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఉంది ఇది సోలో ట్రిప్ సోలోగా వెళ్ళిన వైజాగ్ ట్రిప్ నాకు మస్తు నచ్చేసింది ఇంకోసారి కూడా ఏదైనా ట్రిప్కి సోలోగా వెళ్తాను అని అనుకుంటున్నాను